నేను బృందంలో వాళ్ళతో కాని వాయిద్యాలతో వాయిద్యాలు వాయించే వాళ్ళతో కాని మ్యాక్సిమమ్ నేను సహకరిస్తాను ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క మెలోడీస్ వాయిస్తారు ఒక్కొక్కరు ఏంటంటే స్మూత్గా ఒక్కొక్కరు హార్డ్గా ఒక్కొక్కరు మాస్ క్లాస్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అలాంటి టైమ్స్లో నేను వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు ప్రదర్శిస్తారు కానీ ఏంటంటే మనం నేను చేసే హెల్ప్ ఏంటంటే వాళ్ళకి ఎలా సహకరిస్తానంటే వాళ్ళు ఎలా అన్నా సరే వాయించనివ్వండి వాళ్ళు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే నేను దా దానికి సపోర్ట్ చేస్తాను ఎవరైనా ఆ మిస్టేక్స్ ఎవరన్నా చేస్తారు సో అలాంటి టైంలో నేను నా వంతు సహాయం సహకరి సహకారం నేను అందిస్తాను వాళ్ళకి